హలో జెకె రెస్టారెంటా అండి నేను కొన్ని ఐటమ్సు ఆర్డర్ చేసాను ఇంకా రాలేదు అయితే నేను ఆర్డర్ చేసిన ఆ ఐటమ్సు చెప్తున్నాను వినండి ఒకసారి దమ్ బిర్యానీ చికెన్ కబా కబాబ్స్ దమ్ చికెన్ దమ్ బిర్యానీ అండ్ ప్రాన్ బిర్యానీ మిక్స్డ్ ప్రాన్ బిర్యానీ ఇవి ఆర్డర్ చేసి ఆఫనవర్ అయిపోయింది కానీ ఇంతవరకు కూడా మీరు తీసుకురాలేదు ఇదిగో నేను పంపిస్తున్న క్యు మీరు పంపించిన ఆర్డర్ వన్ టూ త్రీ ఫైవ్ నెంబర్కి ఆర్డర్ చేసాను మీరు ఇంకా రాలేదండి సో ఇంక పిల్లలు చాలా ఆకలితో అలమటిస్తున్నారు ఇంట్లో మీరు ఎక్కడున్నారో ఒకసారి నాకు చెప్పగలిగితే గనుక నా దగ్గర అయితే డబ్బుల్లేవు నేను మీరు క్యూ ఫోన్ పే చేస్తాను క్యూఆర్ కోడ్ నోట్ చేసుకోండి మీరు ఎక్కడున్నారో కొంచెం తొందరగా తెలిస్తే కనుక నేను ఆర్డర్ తీసుకోగలుగుతాను